వ్యవసాయ ఉత్పత్తుల్లో మా సైడ్ మార్కెట్ అంటే మా విలేజ్ నుండి మార్కెట్ కి వెళ్ళడానికి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఓకే ఎంత ఎంత దూరం అంటే వచ్చేసరికి మార్కెట్ మా ఊరి నుండి ఒక ట్వంటీ ఫైవ్ కేఎమ్ ఉంటుంది సో అంతా అటు సైడ్ అంటే మనకు ఆటోలు ఉండవు బస్సులు ఉండవు మన మార్కెట్ మన మార్కెట్ కి పట్టుకెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ టూ కో త్రీ థర్టీ కో అలాగా ఆ టైం లో పట్టుకెళ్ళిపోవాలి ఆ టైం లో పట్టుకెళ్ళిపోవాలంటే మనకి ఏమి ఉండవు వెహికల్స్ గాని బస్సులు గాని ఆటోలు గాని ఏమి ఉండవు సో మన సైడ్ ఉన్న వ్యవసాయదారులు ఏం చేస్తారంటే ఎవరిదైనా నైట్ ఏ సిక్స్ కి అలాగ ఆటో మాట్లాడుకుని ఇలాగా ఎర్లీ మార్నింగ్ టూ కో త్రీ కో మనము ఇక్కడ మార్కెట్ కి మన దగ్గర ఉన్న బజారంతా పట్టుకుని వెళ్లి అక్కడ మార్కెట్ లో చేరవేయాలి అనేసి ఒక మాట చెప్తారు అతనికి చెప్పడంతో తను వచ్చి సరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ కి అలాగా అలాగా బజారంతా పట్టుకుని మార్కెట్ కి వెళ్తారు సో టూ కి బయల్దేరారంటే మినిమమ్ మనకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మార్కెట్ కి చేరడానికి ఆటో దొరికితే ఓకే ఆటో దొరకకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది సో వెహికల్స్ అనేవి అటు సైడ్ వెహికల్స్ ఉండవు ఏవైనా వెహిక ట్రాన్స్పోర్ట్ అనేది మనం సొంతంగా ఏదైనా ఆటో ప్రిపేర్ చేసుకుని పంపించాలి తీసుకుని వెళ్ళాలి ఆటోవాళ్ళు ఎవరైనా రాను అంటే మాత్రం మళ్ళీ ఆ వ్యవసాయదారుడు ఇంకా ఆ ధాన్యాన్ని ఇంటి దగ్గరే ఉంచేసుకోవడమే సో బై లక్గా ఎవరైనా దొరికారంటే అంత దూరం పట్టుకుని వెళ్ళి అది మార్కెట్లో అమ్మి అమ్మాలి అమ్మితే తగిన ధర వస్తే ఓకే తగిన ధర రాకపోతే ఏం చేయలేము నష్టాలాభాలు మోయాల్సిందే ఓకే థ్యాంక్యూ